నమస్కారం లక్ష్మిగారు ఏంటి రమ్మన్నారు అంట

అంటే తక్కువ బడ్జెట్లో వేసుకుందాం అనుకుంటున్నారా అండి తక్కువ బడ్జెట్లో ఏమన్న చూస్తున్నారా మీదేనా అండి స్థలం

వేసుకోవచ్చు అండి వస్తాయి అండి వస్తాయి కాకపోతే మీరు షెడ్ వేస్తా షెడ్ వేస్తా అని చెప్పారు వేసుకోవడం బెటర్ అండి స్లాబ్ వేసుకోవడం ఎప్పుడన్నా మీకు ఇంకా కావలసిన పైన వేసుకోవడం మీకు బెటర్గా ఉంటుంది ఒక గడి రెండు గదులు వచ్చిన కూడా మీకు పైన ఉండడానికి కూడా ఉంటుంది కదండి షెడ్ అనుకోండి మీకు ఎక్కువ అవుతుంది అంటే మీరు అది అయిన ఇది అయిన ఖర్చు ఒకటే అవుతుంది అండి దగ్గర దగ్గరగా ఒక ముప్పైవేలు నలభై వేలు తేడా ఉంటుంది తప్ప అంతకుమించి తేడా ఉండదు మీది కూడ ముప్పై యాభై మధ్య మీరు స్లా స్లాబ్ బెటర్ అండి స్లాబ్ వేసుకోవడం బెటరు మీకు ఈ స్థలంలో ఒక హా ఒక బెడ్రూమ్ ఒక కిచెను ఒక బాత్రూమ్ కూడా వస్తుంది అండి మీకు కట్టుకుంటే సరిగా కట్ట్ మంచిగా వస్తుంది అండి మీరు స్లాబ్ అంటున్నారు కాబట్టి ఇసుక గట్టా ఇసుక తక్కువ పడుతుంది అండి కాకపోతే రేట్ ఎక్కువ అయ్యింది కానీ చేద్దాం అండి చేయమంటే చేద్దాం అండి మనం ఏ బడ్జెట్ అంటే అండి ఇప్పుడు కూలి కూలి ఇచ్చే వారు కూడా చాలా రేటు పెంచ్ అది రోజుకూలి మాములుగా వెయ్యి రూపాయలు ఇవాల్సి వస్తుంది మీ ఉన్న స్థలంలో ఒక ఫ్లోర్ వేయడానికి లక్ష లక్ష ఇరవై ఐదు వరకు అవుతుంది అండి లక్ష ఇరవై ఐదు వేల వరకు అంటే మేము చూసి మొత్తం కట్టించే కు వెళ్ళే ఖర్చులతో సహా మీకు ఇంకా కావాలంటే అదే మీకు లోపల సీలింగ్ లేదు లేదండి కాదు కట్టుబడికి మాత్రమే అండి కూలి లేకపోతే మేస్త్రికి డబ్బులు కాంట్రాక్ట్ డబ్బులలో తీసేస్తే లక్ష ఇరవై ఐదు వేల మీకు లోపల ప్లాస్టరింగ్ కానీ కరంట్ పని కానీ ఇది అదనంగా మీరు చేయించుకోవాలి అండి ఇంకో పాతిక వేలు ఎంతో అవుతుంది వాటికి కరంట్ పనికి లక్ష యాభై వేలు వరకు అవుతుంది అండి లక్ష మొత్తం మీ ఇల్లు పెయింటింగ్తో సహా పూర్తి అవ్వాలంటే లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై ఐదు వరకు అవుతుంది ఒక యాభై యాభై నుంచి డెబ్బై వేల వరకు అవుతుంది అండి లక్ష డెబ్బై వేల వరకు రేట్లు అలా పెరిగిపోయినాయి అండి సిమెంటు కానీ లేకపోతే ఇటుక అంటే మీ తె తెలియనిది ఏమి ఉంది అండి మీ ఇంటికి కూడా మేము కట్టాము మంచిగా చేస్తాం అండి కాకపోతే రేట్లు పెరిగిపోయినాయి అది ఒకటే కొంచెం ఇబ్బంది చేస్తాం అండి మరి ఎక్కువ చేస్తాం లా ఏ మీరు చెప్పాలి మరి మీ ఇంట్లో అది చేద్దాం అండి ఏ కొంచెం ఒక మంచిరోజు చూసుకుని మీరు శంకుస్తాపన చేయడానికి చూసుకుంటే కనుక ఆరోజు నేను వచ్చి మీకు ఏమేమి ఎక్కడ ఏమి చేసుకోవాలో చెప్తాను అండి శంకుస్తాపన రోజు మాత్రం ఒక బస్తా ఇసుకు ఒక కొంచెం సిమెంటు కట్టా తెచ్చుకుంటే సరిపోద్ది అండి ఒక ఐదు ఇటుకులు నాలుగు ఇటుకులు ఆ తర్వాత మనం చూసుకోవచ్చు అండి ఒక ట్రాక్టరు ఒక్కొక్క ట్రాక్టరు లోడ్ వేసుకుంటే కొంచెంకొంచెంగా ఖర్చు మీకు ఎక్కువ ఉండదు మాకు కూడ ఇబ్బంది లేకుండా ఇద్దరికి సా బాగుండేలాగ చేసుకుందాం అండి మంచిరోజు చూసుకుని మీరు ఆ పూ స్టార్ట్ చేస్తే కనక అప్పుడు చ్ చేద్దాం అండి

సరే అండి